హలో ఆ చెప్పండి మ్యామ్ అవునమ్మా స్కూల్కి వెళ్ళొస్తున్న అని చెప్పాడు మ్యామ్ తెలియదు మ్యామ్ ఎక్కడికి వెళ్లుంటాడో ఇంట్లో ఇంట్లో ఏం చెప్పలే మ్యామ్ స్కూల్కి వెళ్తున్న అని చెప్పే వచ్చాడు మ్యామ్ తను ఎలా చదువుతున్నాడమ్మా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ వస్తాను మ్యామ్ ఎప్పుడు రావాలి మ్యామ్ స్కూల్కి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ నేను చెప్తాం మ్యామ్ తనకి మీ మేడం కాల్ చేశారు ఇలా అని చెప్తాను మ్యామ్ ఓకే మ్యామ్ ఇంటి దగ్గర సైలెంట్గా ఉంటాడు మ్యామ్ తన వర్క్ తను చేసుకుంటాడు అంతే మ్యామ్ లేదు మ్యామ్ ఏమన్న చేశావా వర్క్ చేశావా అంటే చేశా అని చెప్తాడు మేడమ్ అంతే మేడమ్ ఓకే మ్యామ్ ఈ సారి నుంచి స్ట్రిక్ట్గా ఉంటాను మ్యామ్ చూసుకుంటాను మ్యామ్ ఓకే మ్యామ్ నేను చెప్తాను మ్యామ్ ఓకే మ్యామ్ లాస్టిక్